వంట మొదలు పెట్టకముందు మేము మనము ఏది అయితే చెయ్యాలని అనుకుంటున్నామో ఆ వంటకి తగ్గ టొమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం పేస్ట్ వీటిని ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవాలి తరవాత వాటిని ఒక్కోకటిగా తీసుకుని మనం కట్ చేసి పెట్టుకోవాలి దాంట్లో ఎంత అయితే మనం ఆయిల్ వెయ్యాలి అనేది దాన్నికూడా మేము ముందరగా రెడీ పెట్టుకుని ఉంటాం ఇంకా కొత్తిమీర కూడా ఎంత అయితే దాంట్లో వెయ్యాలని అనుకుంటున్నామో అదికూడా ముందరగానే తరిగేసి పెట్టుకుంటాం దీనిలో వచ్చి అల్లం పేస్ట్ అనేది వెల్లుల్లి మరియు అల్లం రెండింటినీ క్లీన్ చేసి గ్రైండ్ చేసి పెడితే అది పేస్ట్గా చేంజ్ అయ్యి అది మనం పక్కకి పెట్టుకోవాలి ఆ తరవాత ముందుగా బౌల్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి